భారతదేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సాంస్కృతిక మార్పిడి కమ్యూనికేషన్ తెలుగు భాష చాలా రకాలుగా ఉంటాయండి ఈ వివిధ ప్రాంతాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భాష మాట్లాడతారండి స్ తెలంగాణాలో అంటే మామూలుగా మాట్లాడతారండి అటు సైడు ఖమ్మం బెంగళూరు వచ్చి కొంచెం యాస మాట్లాడతారండి చాలా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాంత వేరియేషన్లో మాట్లాడతారండి ఉదాహరణకి అమ్మని అమ్మా అంటాం అండి ఇంకో కాడ అమ్మో అంటారు అండి